రాష్ట్రంలో జలపాతాలు సముద్రతీరాలు అడవులు వంటి సహజ సౌందర్యం అనుభూతి చెందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి మనకి ఈ మార్గాలు మనకు ప్రకృతిని దగ్గరగా అనుభవించే అవకాశాన్ని కూడా ఇస్తాయి ఉదాహరణకి శివరాం అనే ఒక వన్యప్రాణి అభయారణ్యం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని చెప్పవచ్చు ఇక్కడ మనం విభిన్నమైన జంతువులను పక్షులను చూడగలుగుతాం ఇది ఒక ప్రభ ప్రకృతి ప్రేమికులకు ఒక గొప్ప ప్రదేశం అని చెప్పవచ్చు అలాగే మల్లెతీరము ఇది మన గోదావరి తీరంలో ఉన్న ఒక అందమైన ప్రదేశం ఇక్కడ నీటి అందాలు పచ్చదనంతో కూడి పరిసరాలు ఉంటాయి ఇది మన మనసుని ఆకట్టుకుంటుంది ఇది పర్యాటకులకు విశ్రాంతిని కలిగించే ప్రదేశం అని కూడా చెప్పవచ్చు కుంటల జలపాతాలు కూడా మన రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన సహజ సంపద ఇది మన అడువుల మధ్యలలో ఉన్న అందమైన జలపాతాలు ఇక్కడ మనం వెళ్ళడం ద్వారా మనసుకు ప్రకృతిలో ఒక భాగమని అనుభూతి కలుగుతుంది ఇవి మన రాష్ట్రంలో సహజ సిద్ధంగా ఉన్న అందమైన ప్రదేశాలు ఇవి మనకు ప్రశాంతత ఆనందం మరియు ప్రకృతి గొప్పతనాన్ని అర్జం చేసుకునే అవకాశం కూడా కలిగిస్తాయయి మనకు వీటిని సంరక్షించడం వాటిని విలువ తెలుసుకోవడం చాలా అవసరం